భవాని ఫ్రూట్ సెంటర్ నుండేనా మాట్లాడేది మీరు నాకు ఫ్రెష్ ఫ్రూట్స్ కావాలండి మ్యాంగో ఇంకా బనానాస్ చెప్పండి మ్యాంగో ఎంత కేజీ ఓకే ఓకే మ్యాంగోస్ ఒక ఫైవ్ కేజెస్ ఇవ్వండి బనానా ఒక సిక్స్ కేజ్ సిక్స్ డజన్ ఇట్లా ఇవ్వండి సిక్స్ గానీ ఫైవ్ గానీ డజన్ అట్లా ఇవ్వండి ఇట్లా ఫ్రీ ఫ్రీ గిఫ్టింగ్ గానీ బాస్కెట్ ఫ్రూట్స్ కానీ ఏమైనా ఉన్నాయా అండి పార్సిల్స్కి ఇవ్వడానికి ఓకే అండి పర్లేదు మీడియం సైజ్ ఏమన్నా ఉంటే ఒక ఫోర్ బాక్సెస్ బాస్కెట్ ఇవి ఇవి డెలివరీ పెట్టండి అన్ని ఫ్రూట్స్ కలిపే మిక్స్డ్లో ఇవ్వండండి ఓకే అవి ఫోర్ ప్యాక్ చేసి ఇంకా ఇవి మ్యాంగోస్ అండ్ బనానాస్ ప్యాక్ చేసి నాకు రేపు ఫ్రెష్గా రేపు ఎర్లీ మార్నింగ్ నాకు రావాలండి ఇక్కడ ఫంక్షన్ ఉంది ఆన్టైమ్కి డెలివరీ ఇవ్వాల్సిందే అండి లేకపోతే మేము కంప్లైంట్ చేస్తాం ఓకే ఇంకా పేమెంట్ విషయము పెట్టండి నేను పే చేస్తానండి ఓకే పెడతానండి ఫర్దర్ డీటెయిల్స్ లేదండి త్యాంక్ యూ త్యాంక్ యూ మ్యామ్ ఓకే బాయ్